హలో ఊబరండి అదే అండి నేను టాక్సీ బుక్ చేసుకోవడం జరిగింది రేపు పన్నెండు గంటలకి అయితే నాకు పన్నెండునరకి ఫ్లయిట్ ఉందండి ఫ్లయిట్ అంటే అది ఎవరి కోసమో ఆగదు కదండి మనకి సమయం అటు ఇటు అయితే నేను ఫ్లయిట్ మిస్ అయిపోతాను కాబట్టి మీరు కరెక్ట్ టైంకి కరెక్ట్ అడ్రస్కి కరెక్ట్ టైంకి రావాలని కోరుకుంటున్నాను అదేంటంటే అదే ఇక్కడ భవన్ నగర్ ఉంది కదండి అక్కడ ఫోర్త్ స్ట్రీటులో మాది ఫిఫ్త్ హౌస్ అండి అక్కడికి రేపు ఎగ్జాక్ట్గా ట్వల్వకి రండి ఎందుకంటే రెడీగా నేను ఉంటాను టైం అంటే టైమే ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే నాకు ప్లయిట్ మిస్ అయిపోద్ది కాబట్టి కరెక్టగా అడ్రెస్స్ అవి చూసుకుని కరెక్టగా రండి నన్ను ఫ్లయిట్ దగ్గర కూడా చాలా త్వరగా దింపాలండి మీరు ఏవైనా పనులు ఉంటే కొంచెం అవన్నీ ముందే చూసుకోండి కానీ ట్వెల్వ్కి మాత్రం రేపు ఎక్జాట్గా నేను చెప్పిన లొకేషన్లో అయితే మీరుండాలనుకుంటున్నాను నాకు లేట్ అయితే నాకు ట్యాక్సీ బుక్ చేసుకోవడం వేస్ట్ అండి మరి చూసుకోండి కొంచెం టైంకి నన్ను స్టే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర దింపాలని నేను కోరుకుంటున్నాను మీ పేరేంటి అండి ఓకే అండి రాము గారు మీరు ఓకే నండి రేపు నేను ఇదే టైంకి మీకు కాల్ చేస్తాను మీరు కరెక్ట్ టైంకి రావాలని కోరుకుంటున్నాను